మా ప్రాంతంలో అయితే చాలా మూడనమ్మకాలు అయితే ఉన్నాయి ఇప్పటికి అండి చదుకున్నవాళ్ళు ఇంకా చాలామంది ఇప్పటికి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అందరు ఉన్నప్పటికీ మరి ఇంకా అయితే మూడనమ్మకాలు నమ్ముతు ఉంటారు అందులో ఏంటంటే పిల్లి ఎదురు వస్తే మనకి పని అవదని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తు ఉంటారు కాబట్టి అదొకటి బలంగా అయితే నమ్ముతారు అలాగే కాకులు కూడా ఎక్కువుగా అరవకూడదు అలా అరిస్తే మంచిది కాదు అనేది కూడా నమ్ముతు ఉంటారు అలాగే ఎవరైనా ఒక బ్రాహ్మణుడు ఎదురు వస్తే ఆ పని జరగదు కాబట్టి మనం వెళ్ళకూడదు ఆగిపోవాలి అనేసి ఒక నమ్మకం ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎవరైనా తుమ్మినప్పుడు మనం బయటకి వెళ్ళకూడదు ఎందుకంటే ఆ పని ఆగిపోతుంది అని మళ్ళి వెనక్కి వచ్చి కొంచెం మంచినీళ్ళు కానీ ఏదైనా తాగి వెళ్ళమంటారు లేదు మేము ఇలాంటివి నమ్మము అనేసి మనం ముందుకెళ్తే మా పెద్దవాళ్ళు అనే వాళ్ళు ఒప్పుకోరు అన్నమాట ఈ ప్రాంతంలో అయితే ముఖ్యంగా ఈ తెలుగు ప్రాంతాల్లో అయితే ఇలాంటివి అనేవి కొంచెం సెంటిమెంట్లు అనేవి అందరికి ఉంటాయి అన్నమాట అలాగే రాత్రుళ్ళు అవి కుక్కలు ఎక్కువుగా ఏడవకూడదు ఎందుకంటే అక్కడ దెయ్యాలు కనిపిస్తాయి ఇలాంటివి అన్ని ఉంటాయి అన్నమాట అండి